సార్ చెప్పండి

అవును మేమే చెప్పండి మీకు ఏ మీకు ఏ ఎటువంటి సహాయం కావాలి చెప్పండి ఎటువంటి మీ

అవునవును అవును అది అది ఒక పెద్దది ఒక క్రీడా రంగం అది అవును చెప్పండి అవును ఓకే సో ఇప్పుడు సో ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఒక కబడీ ప్లేయర్లు ఇప్పుడు ఉంటారు అనుకోండి ప్లేయర్స్ టోటల్గా టెన్ మెంబెర్స్ ఉంటారు దాంట్లో రిమైన్ రిమైన్ ఫైవ్ మెంబెర్స్ వచ్చేసి టీంలో ఉంటారు ఓకేనా అర్థమయ్యిందా ఆ రిమైన్ ఫైవ్ మెంబెర్స్ ఆ టీంలో ఉండేవాళ్ళు పాటిసిపేట్ చేస్తారు రిమైనింగ్ ఫైవ్ మెంబెర్స్ వాళ్ళు ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా మనుషులుగా ఉండే ఉండేదానికి వాళ్ళని మేము పెట్టాం ఇంకెటువంటి

మాకు ఒక పది మంది ఉంటే చాలు మాకు ఒక పది మంది పది మంది ప్లేయర్స్ చేస్తాం చేస్తాం అవి అవన్నీ మావే మావే మావే మావే మావే అవి ఓకే ఇంకా వేరే ఎమన్నా డౌట్ ఉన్నాయా ఇంకా మీరు టికెట్ కావాలంటే ఇప్పుడే కూడా మీరు బా ఆన్లైన్లో బుకింగ్ చేసేయచ్చు అంతేగాక టైమింగ్ వచ్చేసి ఈ రోజు మధ్యానం ఒక మూడు గంట్లకి స్టార్ట్ అవుతుంది మీరు ఆ టైయానికి మాత్రమే మీరు వచ్చి ఇక్కడికి చేరితే చాలు ఓకే ఓకే ఇంకా ఓకే ఓకే ఓకే ఓకే ధన్యవాదాలు ఓకే